హలో మ్యామ్ మీరు ల్యాండ్ స్కేప్ డిజైైనర్ కదా అవును మా ఇంటి నుండి ఒక చిన్న ఫ్లాట్ ఉంది దాన్ని ఒక అందమైన గార్డెన్తో మార్చాలని అనుకుంటున్నాము నాకు అన్నీ మిక్స్ కావాలి సార్ కొంత భాగంలో పూలు కొంత భాగంలో కూరగాయలు మొక్కలు ఉండాలి కుుమారు అఐడందాల చదరపాడలు ఉన్నాది సార్ బావి ఉంది పైప్లైన్ కూడా ఉంది సార్ రోస్ మ్యారగోల్డ్ పెవిస్కాస్ వంటి పూలు అలాగే టమాటా మిర్చి కర్రీపత్త వంటి కూరగాయల మొక్కలు కూడా కావాలి అవును చిన్నగా ఒక గడ్డి గాబనే కావాలి పిల్లలు అడుకునేందుకు బాగుంటుందని అనుకుంటున్నాను అవును కొంత భాగంలో చిన్న పదలు డెకరేటివ్ ప్లాంట్స్ పెడద అవును చిన్న స్టాండ్లాకింగ్ పాత్ర అయితే బాగుంటుంది సరే నలైటింగ్ కూడా ఉండాలి రాత్రి కష్టా అందంగా కనిపిస్తుంది కదా మంచి ఐడియా ఉండి గర్ఫఫికేషన్ కట్టగలమా సరే తోట చుట్టూ చిన్న పెింంటంగ్ వెయాలనుకుంటున్నాము చెక్కఫ ఇంట్ అయితే బాగుంటుంది అదే పెట్టండి సుమార యాభై వేలు ఖచు చేయాలని అనుకుంటున్నాము ప్రాజి పూర్తికోవడానికి ఎంత సమయం పడుతుంది ఓకే మీ పని స్టార్ట్ చేయండి నేను కూడా కావాల్సిన మొక్కలు తెప్పిస్తాను అదే నేను కూడా ఆశిస్తున్నాను మీ సమయానికి ముందుగా ధన్యవాదముండి ఒకవేళ కా మంచివైతే తెప్పిద్దాం మీ ఇష్టం సార్ బడ్జెట్లో వినే తెచ్చినా ఓకే మాకు సరే ధన్యవాదముము